స్థానిక వ్యాపారులు వృద్ధికి చాలా కృషి చేస్తూ ఉంటారు వ్యాపారుల చాలా కష్టకాలం చాలా కష్టకాలంలో అతని నిరంతర వస్తువులు కానీ అతను పండించిన కూరగాయలు కానీ వచ్చి అమ్ముతూ ఉంటాడు అదేవిధంగా ఎన్నో వ్యాపారాలు చూస్తే కిరాణా కొట్టు కాని కూరగాయల వ్యాపారం కానీ ఎన్నో ఎంతో మంది అతని అతని దిగుబడి ఎగుబడి చూస్తూ ఉంటాడు ఎందుకంటే అతనికి లాభాలు నష్టాలు ఎప్పుడు వస్తూ ఉంటాయి ఎందుకంటే అది సాధారణంగా లాభాలు జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ అతనికి సహాయపడుతూ ఉంటుంది అందువల్ల ఆయనకి ఎప్పుడూ వ్యాపారంలో నష్టాలు లాభాలు అనేది సాధారణంగా ఉంటుంది ఎందుకంటే ఒక్కసారి కొంటూ ఉంటారు ఒక్కసారి అయితే కొనకుండా కూడా ఉంటారు ప్రజలు అయితే కొంతమంది అయితే కొంటే ఒకటే కొంటుంటారు లేకపోతే మార్చి మార్చి అయితే వస్తువులు కొంటుంటారు అందుకని అందువల్ల అతనికి వ్యాపారంలో లాభాలు నష్టాలు అయితే వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అలా ఎక్కువైతే లాభాలు అయితే వస్తూ ఉంటుందో వ్యాపారుల వ్యాపారం వృద్ధికి అయిద్ది ఎందుకంటే అతని వృద్ధికి వృద్ధికి ఎప్పటికీ అతను కృషి చేస్తూ ఉంటాడు అతని వ్యాపారానికి కూడా ఎప్పుడు ఆయన కృషి చేస్తూ ఉంటాడు ఎందుకంటే అతనికి అదే జీవనాధారం అందువల్ల వ్యాపారులు ఎప్పుడూ కష్టజీవనంలో కష్టకాలంలో అతను ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు అందువల్ల ఆయనకి ఎప్పుడూ సహాయపడుతూ ఉంటుంది అందువల్ల స్థానిక వ్యాపారులు ఎప్పుడు తెల్లవారుజాము నుండి ఏదో నైట్ రాత్రి వరకు కష్టపడుతూ అతని జీవనాధారాన్ని సాగిపిస్తూ ఉంటాడు అందువల్ల వ్యాపారులు ప పర్యాటకం వల్ల ఎంతో వృద్ధి చెంది అతని లాభాలలో కొంత అతని కుటుంబానికి ఇస్తూ ఉంటాడు అతను ఆయన అతను ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాడు వ్యాపారంలో ఎందుకంటే అది తప్ప అతనికి ఇన్వెస్ట్మెంట్ పెడితే అప్పుడు ఆయనకి లాభాలు అనేది వస్తూ ఉంటుంది నష్టాలు అనేది సాధారణంగా అన్సీజన్లో వస్తూ పండగ పూట అయితే మంచిగా ఆయన వ్యాపారం అయితే వస్తుంది ఎందుకంటే అప్పుడు ప్రజలు అయితే ఎక్కువగా ఉంటారు గుమికూడి ఉంటారు అందువల్ల వ్యాపారం మంచిగా జరుగుతూ ఉంటుంది అతనికి మంచిగా లాభాలు అయితే వస్తూ ఉంటుంది అందువల్ల వ్యాపారంలో అతనికి ఏమాత్రం అయితే మంచిగా వస్తూ ఉంటుంది అందువల్ల సాయపడే సాయపడుతూ మంచిగా అయితే లాభాలు అయితే వస్తూ ఉంటుంది అందువల్ల ఆయనకి కూడా వృద్దికి వృద్ధికి మంచిగా లాభాలు అయితే వస్తూ ఉంటుంది అందువల్ల వ్యాపారాలు అనేది ఎప్పుడు నష్టపోకుండా ఉండాలంటే అతనికి గవర్నమెంట్ గవర్నమెంట్ అనేది ఆయనకి సాయపడుతూ ఉండాలి అప్పుడప్పుడు ఎందుకంటే నష్టం వస్తే ఎవరూ పట్టించుకోకుండా ఉంటే అతను నష్టంలోనే ఉంటాడు అందువలన గవర్నమెంట్ అనేది మంచిగా చూస్తే ఆయన కూడా వ్యాపారంలో మంచిగా సాగుతూ ముందుకు పోతూ ఉంటాడు సొంత వ్యాపారులు అయితే ఏమి పట్టించుకోరు ఎందుకంటే అతని డబ్బు అతని ఇష్టంగా ఆయన అతను అయితే ఇన్వెస్ట్ చేసుకుంటూ లాభాలు లాభాలు పొందుతూ ఉంటాడు అందువల్ల అందువల్ల ఆయన ఆయన లాభాల్లో ఉంటాడు అయితే ఇతర వ్యాపారులు అయితే గవర్నమెంట్ని నమ్మి ఉంటారు అందువలన అతనికి లాభాలు నష్టాలు అనేది వస్తూ ఉంటాయి ఎక్కువైతే నష్టాలతో వస్తుంటాయి ఎందుకంటే వానలో పడితే అయితే ఎక్కువ చూస్తే కూరగాయల వ్యాపారులు అయితే ఎక్కువ నష్టాలు అయితే వస్తుంది వానలు పడితే నష్టాలు వస్తూ ఉంటాయి అందువల్ల అతనికి ఎవరూ కనికరించరు గవర్నమెంట్ కూడా సహాయం చేయకుండా డబల్ వేస్తారు అందువల్ల సాధారణ వ్యాపారులు అయితే చాలా నష్టపోతూ ఉంటాడు